భారతదేశంలో విద్యా విధానం ఇతర దేశాలతో పోల్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన అ లక్షణాలు అలాగే కొంత వెనకబడి ఉన్న అంశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో విద్యను అందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నంగా ప్రభుత్వం శిక్షణ చేస్తుంది మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు చేస్తుంది మధ్యామిక మరియు ఉన్నత విద్య సీబీఎస్ఈ ఐసిఎస్ఈ రాష్ట్ర బోర్డ్ వంటి విధానాలు ఉన్నాయి అయితే స్కూల్ మధ్యామిక విద్య ప్రమాణంలో చాలా వ్యత్యాసం ఉంది సాంకేతికత మరియు ఉన్నత విద్య ఐఐటిస్ ఐఎంఎస్ ఏఐఎంఎస్ లాంటి ప్రపంచం ప్ర ప్రత్యేకత గల సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేట్ మరియు ప్రభుత్వ కళాశాల మధ్య విద్య ప్రమాణాల కోసం ఎక్కువగా ఉంది కోర్సులు సైన్స్ ఇంజనీరింగ్ మెడికల్ ఎక్కువగా శిక్షణలు కలిగి ఉంటాయి ఫీల్డ్ ఆర్ట్స్ మ్యూజికల్ స్పోర్ట్స్ను ప్రోత్సహించే విధానం తక్కువగా ఉంటుంది వేరే దేశాలతో పోలిస్తే పిన్లాండ్ జర్మనీ జర్మన్ జర్మనీ జపాన్ వంటి దేశాల్లో విద్యా స వ్యవస్థలో బాగా పరిశోధన ఆధరంగా ఉంటుంది విద్య విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తక్కువగా ఉండి ఆచరణయుతంగా శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అమెరికా యూకే వంటి దేశాలలో విద్యార్థులు నైపుణ్యాన్ని త విద్యను అందించేందుకు మరింత అవకాశాలు ఉంటాయి స్కూల్ స్థాయిలోని ఎవరికీ ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి వారికి తగిన విధనంగా విద్య అనేది జరుగుతుంది